నేను సాధించిన కొన్ని అతి పెద్ద విజయాలు ఏమిటో అలాగే దాని కొరకు నేను ఎందుకు గర్వపడతానో ఎక్కువగా గర్వపడతానో కూడా చెప్పగలను అయితే నేను సాధించిన కొన్ని పెద్ద విజయాలు ఏమిటి అనగా ముందుగా నేను నా టెన్త్ లో ఎంతో బాధపడ్డాను ఎందుకో చెప్తాను నేను అనా టెన్త్ దాకా స్టార్ట్ అయ్యినప్పుడు ఎంతో అనారోగ్యం పాలైయ్యను అయితే నేను ఆ చదువు ఆ సంవత్సరం అంత కూడా నేను ఇంట్లోనే సాగించి చదువుకున్నాను స్కూల్ ఎగ్జామ్స్ రాసినప్పుడు అయితే ధైర్యంగానే రాసాను గాని పబ్లిక్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎంతో బాధపడ్డాను ఎందుకంటే నేను స్కూల్ కి వెళ్లకుండా ఏ లెస్సన్లు వినకుండా సొంతంగా చదువుకుని మాత్రమే నేను ఎగ్జామ్లు అయితే రాసాను దానివల్ల నా ఫ్రెండ్స్ అందరు మంచి మార్కులు వస్తాయి నేను తక్కువ వస్తాయి ఏమో అని బాధపడ్డాను కాని దేవుడి దయ వల్ల ఇంకా నా టీచర్ల ప్రోత్సహం నా తల్లితండ్రుల బలం వల్ల నేను టెన్త్ మంచి మార్కులతో అయితే పాస్ అయ్యాను ఆ తర్వాత కరోనా రావడంతో మా వాళ్లందరూ కూడా

విజయాన్ని క విజయం పొందినందుకు ఆనందం ఎంతో గర్వంగా వుంది అందరు చదివి అందరు చదివి పాస్ అయినా లేదంటే చూడకుండా ఏమి రాయకుండానే అందరు పాస్ అయ్యిన మార్కులు ఒకటే వస్తాయి అని అనుకోవడం తప్పు కాని మేము కష్టపడి రాసినందుకు మా సర్టిఫికేట్ కు వాళ్ళ సర్టిఫికేట్ కు కొంచెం తేడా అయితే వుంది దీని బట్టి ఎవరైతే అందరిలాగా పాస్ అయ్యారో ఎవరు చదివి పాస్ అయ్యారో అనేది తెలుస్తున్నాయి దీని వల్ల నేను ఎంతో గర్వపడుతున్నాను నా చదువు కొరకు కష్టపడుతున్న నా ఎంతో మంది ఉపాధ్యాయులకు అలాగే